మీరు సరైన కౌంటర్ దగ్గరకే వచ్చారు వచ్చారు చెప్పండి సరే అండి ప్రస్తుతానికి సరే అండి ప్రస్తుతం అన్ని బ్యాంకులు గ్రాముకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఇలా ఇవ్వండి చూసి చెప్తాను మీరు తెచ్చిన ఈ బంగారానికి మీరు అడిగినంత రెండు ర రెండు లక్షల రూపాయలు రావు అండి మీరు ఇచ్చిన బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు కాదు అండి ఇది పాత బంగారం కాబట్టి దీనికి లక్ష యాభై వేల రూపాయలు వరకు వస్తాయి అండి రెండు లక్షలు మాత్రం రాదు మీరు రేపు వచ్చేటప్పుడు రెండు ఫోటోలు రేషన్ కార్డు అలాగే పాన్ కార్డు మీ ఆధార్ కార్డు ఇద్దరు వ్యక్తులు కావాలి షూరిటి కోసం సంతకం పెట్టాలి వారిని కూడా తీసుకురండి లేదండి ఆయన ఇక్కడ లేరు రేపు వస్తారు రేపు మీ లోను పని పూర్తి అయిన తరువాత ఆయనతో మాట్లాడుదురు సరే అండి